నిజమైన సంఘటనల మీద రాసిన పుస్తకాల్లో నాకు ఇష్టమైనవి చాలా ఉన్నాయి అందులో కొన్ని ది బిగ్ షిప్ యొక్క జేమ్స్ ఆడమ్స్ రాసిన ఒక హృదయస్పర కథ ఇది ఒక చిన్న పట్నంలోని ఒక వ్యక్తి గురించి కథ అతను తన తండ్రితో ఒక భారీ చేపను ఎలా పట్టాడో దాని గురించి అతని పిల్లలకు అభిప్రాయపడుతుంటాడు పుస్తకం యొక్క అందం మరియు హృదయం నాకు ఇష్టం ది హోలోకాస్ట్ హొరర్స్ యొక్క యూజేని బాడెల్ రాసిన ఒక శక్తివంతమైన నిజమైన సంఘటనాన ఆధారిత నవల ఇది హోలోకాస్ట్ సమయంలో ఒక యువతను గురించి కథ వారు నేసియాలోని ఒక పెద్ద హిట్లర్ యువత సంస్థాలో చేరిన తరువాత జరిగిన సంఘటనల గురించి గుర్తించుకోవడానికి ప్రయత్నిస్తారు పుస్తకం యొక్క శక్తివంతమైన సందేశం నాకు ఇష్టం బోర్డర్ లైన్స్ యొక్క రిఛడ్ పావలిన్ రాసిన ఒక కథల సంపుటి ఇది అమెరికా మరియు మెక్సికో సరిహద్దు వెంట జీవితం గురించి కథలు పుస్తకం యొక్క శక్తివంతమైన చిత్రీకరణ మరియు సందేశం నాకు ఇష్టం